మధుమేహం అనేది చిన్న పెద్ద వయసు తేడా లేకుండా అందరినీ వేధిస్తున్న సమస్య దీన్ని మధుమేహం షుగర్ చక్కెర వ్యాధి అని పిలుస్తాం డాక్టర్లు సూచించిన మందులతో పాటుగా సరైన ఆహార పద్ధతులను పాటిస్తే మధుమేహాన్ని నియంత్రించవచ్చు రక్తంలో చక్కెర స్థాయి కొలెస్ట్రాల్ స్థాయిలో మరియు అధిక బీపీ వంటి సమస్యలను కూడా మనం అదుపులో పెట్టుకోవచ్చు అనమాట మామూలుగా షుగర్ పేషంట్లు ఏం చేస్తారంటే రైస్ అనేది తక్కువగా తీసుకోవాలి అనమాట ఆ రైస్ ప్లేస్లో మనం ఏం తీసుకోవాలంటే మధ్యాహ్నం మాటలు మా ఊరిలో అయితే బ్రౌన్ రైస్ అని ఉంటుంది కదా అది కానీ గోధుమ నూకతో చేసిన ఉప్మా అలాంటివి తీసుకుంటాం అనమాట గోధుమ రవ్వతో చేసిన ఉప్మాలో మనం కూర కలుపుకొని తింటాం తింటే డయాబెటిస్ అనేది తగ్గుతుంది అనమాట చాలా వరకు తగ్గుతుంది రైస్ తగ్గించేస్తే కార్బోహైడ్రేట్స్ తగ్గిపోవడం వల్ల మన శరీరంలో చక్కర స్థానంలో నిలువలు కూడా మనకి తగ్గుతాయి అనమాట దాని వలన షుగర్ అనేది కంట్రోల్ చేస్తాం అలాగే రైస్తో పాటుగా ఏంటంటే తీసుకున్న తక్కువ కంటెంట్ తీసుకోవాలి అనమాట క్వాంటిటీ తక్కువగా తీసుకోవాలి రైస్ దానిలో దొండకాయతో చేసిన కర్రీ కానీ లేదా చేపల కూర కూడా తినొచ్చు అనమాట